అవునండి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్

అంటే అంటే మ్యామ్ మీకు సింగల్ బెడ్రూమ్ కావాలా లేకపోతే డబల్ బెడ్రూమ్ కావాలా డబల్ బెడ్రూమా ఓకే మ్యామ్ అవి ఇవి ఇంకా మీరు పెటుకొచ్చు మ్యామ్ కానీ మీరు పిల్లర్స్ వేస్తారా లేకపోతే పునాదేనా మ్యామ్ చెప్తాను చూడండి మ్యామ్ అంటే సిమెంటు సిమెంట్కి అప్రోక్సిమేట్గా ఒక టూ లాక్స్ అయిపోద్ది మ్యామ్ మా మెటీరియలు మెటీరియల్ వర్కర్స్ అందరం మేమ్ అంటే వర్కర్స్ మెటీరియల్ మొత్తం ఖర్చు మ్యామ్ అయితే మ్యామ్ మీకు సింగిల్ ఫ్లోరే కదా కావాలి ఇక్కడే ఒక ట్వంటీ సెవెంటీన్ అవుద్ది మ్యామ్ సెవెంటీన్ లాక్స్ అదే అదే పీవీసీ బోర్డు ఓకే ఓకే మ్యామ్ ఇంటీరియర్ వర్కు ఇంటీరియర్ మ్యామ్ ఇంటీరియర్ వర్కు కూడా మ్యామ్ ఇంటీరియర్ వర్కు బ్రాండెడ్ కావాలా లేకపోతే మాములుగా పర్లేదా అంటే ఇంటీరియర్ వర్కు అంటే ఇంటీరియర్ వర్కు చాల కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది మ్యామ్

ఇవన్నీ పర్లేదు కంస్ట్రక్ట్ మ్యామ్ మరీ అంటే ఇప్పుడు మొత్తం హౌస్ కంస్ట్రక్షన్ చేయడానికి ఎంత అవుద్దో ఇంటీరియర్ కి కూడా అంతే అవుద్ది మ్యామ్ అంటే ఎవరైనా వచ్చారనుకో ఇంటీరియరు చూస్తారు కదా మెయిన్గా అది దానికి ఇంక ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మ్యామ్ ఒక మ్యామ్ ఒకవేల ఇంటీరియర్ వర్కు ఇంటీరియర్ వర్కు మ్యామ్ ఇంటి ఓకే మ్యామ్ ఒకవేళ అయితే ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎబోవ్ అవుద్ది మ్యామ్ పర్లేదా

అంటే సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుద్ది మ్యామ్ సెవెన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్ మేమ్ కంస్ట్రక్ట్ చేసి ఇచ్చేస్తాం మ్యామ్ అయితే నేను మా ఇది ఇంటీరియర్ వర్కు మేనేజరు వస్తాం మ్యామ్ ఓకే మ్యామ్